హలో మణిపాల్ కన్సల్టెన్సీనా సార్ నేను ఇప్పుడు వచ్చేసి ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే కంప్లీట్ అయ్యింది జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఏమన్నా మంచి కన్సల్టెన్సీ దొరుకుతే బాగుంటుంది అంటే మా ఫ్రెండ్ వచ్చేసి మీ కన్సల్టెన్సీ రిఫర్ చేసింది నేను టెస్టింగ్ సైడ్ వెతుకుతున్నానండి జాబ్ కోసం మీరు నాకొంచెం ఎంఎన్సి కంపెనీలో ఏమన్నా కొంచెం రిఫర్ చేయగలరా సరే ఓకే చేశానండి ఇప్పుడు మాది కోర్స్ కంప్లీట్ అయిపోయి నాది ఎంసీఏ కంప్లీట్ అయిపోయి సిక్స్ మంత్స్ అయ్యింది కదా ఈ గ్యాప్లో వచ్చేసి సెలీనియం టెస్టింగ్ చేశాను అ టెస్టింగ్ ఆ టెస్టింగ్ సైడ్ చూస్తున్నానమాట ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతుంటుందండి మీ కన్సల్టెన్సీలో అవునా సార్ కొంచెం ఒక తౌజండ్ చేసుకోగలరా సరే అండి ఇప్పుడు ఒక కంపెనీకి కంపెనీకి ఇప్పుడు రిఫర్ చేశారనుకోండి ఎంట్రీ ఫీజు ఎంత చార్జ్ చేస్తారు

సరే అండి నాకైతే ఓకే నాకు ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో ఇంటర్వ్యూస్ వచ్చేలా చూడండి ఎందుకంటే ఇప్పుడు పాస్డ్ ఔట్ అయిన ఇయర్లోనే జాబ్ వచ్చేస్తే కొంచెం బాగుంటుంది తర్వాత అయితే వన్ ఇయర్ అంటే తర్వాత ఎక్స్పీరియన్స్ పెడతారు అవంతా కొంచెము కష్టము నాకు ఒక సిక్స్ మంత్స్ లోపలే జాబ్ వచ్చేలాగా మీరు కొంచెం నాకు ట్రై చేసి ఇస్తే బాగుంటుంది ఓకే ఓకే సార్ నాదైతే పర్సెంటేజ్ కూడ బాగానే ఉంది నేను నా ఫైవ్ సిక్స్ కంపెనీస్ మీరు రిఫర్ చేస్తేనే నేను ఆల్మోస్ట్ క్రాక్ చేయనన్న నమ్మకం ఉంది నాకు మీరు కొంచెం హెల్ప్ చేసి పుష్ చేశారంటే కొంచెం సెటిల్ అవుతాను బాగుంటుంది నేను రేపొచ్చేస్తాను రేపు వచ్చి డైరెక్టుగా ఆఫీసుకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేస్తాను మీరు కొంచెము నాకు సిక్స్ మంత్స్ లోపల అట్ల జరిగేలా చూడండి సార్ సరే సార్ ఎస్ సార్